భారతదేశం ఒక పురాతన మరియు సంవృద్ధ సంస్కృతిని కలిగిన దేశం ఇది అనేక రకాల కళలకు నిలయం అయినప్పటికీ కొన్ని కళా శైలులు కనుమరుగు అవుతున్నాయి మరియు భద్రపరిచాయి సంప్రదాయ భారతీయ చిత్రకళ అనేక రకాలు వీటిలో మధ్యయుగ చిత్రకళ టిబెటన్ చిత్రకలమరియు కర్ణాటక చిత్రకళ ఉన్నాయి ఈ శైలులు అందమైన మరియు చిత్రించబడినవి మరియు భారతీయ సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ ఈ శైలులు క్రమంగా మరుగు పడుతున్నాయి ఎందుకంటే యువ కళాకారులు మరింత ఆధునిక శైలులను ఎంచుకుంటున్నారు భారతదేశం అనేక రకాలు ప్రతి మధు మరియు శిల్పాలకు నిలయం వీటిలో హిందూ దేవతలు మరియు దేవతల చిత్రాలు బౌద్ధ స్తూపాలు మరియు శివలింగం ఉన్నాయి ఈ శిల్పాలు భారతీయ సంస్కృతి మరియు మతం యొక్క ముఖ్యమైన భాగం అయినప్పటికీ ఈ శిల్పాలు కూడా క్రమంగా మరుగుపడుతున్నాయి ఎందుకంటే యువ కళాకారులు మరియు ఆధునిక శైలులను ఎంచుకుంటున్నారు భారతదేశం అనేక కళాకృతులు మరియు కళాత్మక హస్తకళలకు నిలయం వీటిలో కళా కృతులు మట్టి పాత్రలు వస్త్రాలు మరియు నగలు ఉన్నాయి ఈ కళాకృతులు భారతీయ సంస్కృతి మరియు చరిత్ర ఉన్నాయి అయినప్పటికీ ఈ కళాకృతులు కూడా క్రమంగా మరుగున పడుతున్నాయి ఈ రధ అంగా ప్రతి దాంట్లోనూ భారతదేశం యొక్క కళా శైలులను మరుగున పడుతున్నాయి కాబట్టి మనం వాటిని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలుగా వాటిని జాగ్రత్త పరుచుకున్నాము